నేను సేకరించిన వస్తువులను చాలా శుభ్రంగా దాచుకుంటాను అవి అరగకుండా పాడైపోకుండా ఎలాంటి డ్యామేజ్ అంటే చెడిపోవడం జరగకుండా చాలా జాగ్రత్తగా నేను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచుతాను సో కొన్ని ఉదాహరణలు కాగితపు నోట్లు కాగితపు కరెన్సీ ఇవి చాలా జాగ్రత్తగా పెట్టాలి వీటిని నేను సపరేట్ ఒక ఫైల్లో చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాను సో వాటిని చేతికి కూడా తగలనివ్వను ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వాటిని నేను చూపించాలనుకుంటే అవి ఒక ఆల్బమ్లో పెట్టినట్టుగా నేను వాళ్ళకి చూపిస్తాను దాని ద్వారా సో అవి పాడైపోకుండా ఉంటాయి ఇవే కాకుండా సో నాణేలని కూడా సో ఎప్పటికప్పుడు కొన్ని రో అంటే ఒక మూడో నాలుగు నెలలకు ఒకసారి వాటిని చాలా శుభ్రంగా చాలా జాగ్రత్తగా బ్రష్తో నేను కడుగుతుంటాను చాలా తక్కువ సోప్ను ఉపయోగించి నేను వాటిని క్లీన్ చేస్తాను ఎలాంటి డామేజ్ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఎలా పాడైపోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా వాటిని సురక్షితమైన ప్రదేశాలలో పెడతాను సో ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి సో అవి ఎక్కువ కాలం సో పాడైపోకుండా ఉండాలి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా నేను వాటిని భద్రపరుస్తాను